నాకు మరుపురాని క్రీడా అనుభవం గురించి చెప్తే ఇది నేను ప్రత్యేకం ప్రత్యక్షంగా చూసిన ఒక రసవత్తరమైన క్రికెట్ మ్యాచ్ స్టేడియం నిండా ప్రేక్షకులతో ఉర్రూతలూగిపోయిన ఆ మ్యాచ్ చివరి బంతి వరకు నన్ను గుండె దక్కేలా చించింది ఇది ఏ సందర్భం అంటే ఒక ముఖ్యమైన టోర్నమెంట్లో నా ప్రియమైన జట్టు విజయం కోసం పోరాడుతోంది ఆఖరి ఓవర్లో పదిహేను పరుగులు అవసరం స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయ స్పందన వేగం పెరిగిపోయింది నాకు ఆ అనుభూతి ఎలా ఉంది అంటే ప్రతి బంతి ఒక రోలర్కోస్టర్ రైడ్లాగా అనిపించింది నాలుగవ బంతికి సిక్స్ కొట్టినప్పుడు స్టేడియం భూమి కంపించేలా గర్జించింది ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి బంతి గాల్లో లేచింది అందరి ఊపిరి బిగపట్టారు ఫీల్డర్ మ్యాచ్ అందుకున్నాడా నెగ్గేశామా అక్షరాల చివరి నిమిషంలో విజయం దక్కినప్పుడు మేమంతా ఆనందంతో గాల్లోకి ఎగిరేశాము ఈ అనుభవం నాకు ఇప్పటికీ తుళ్ళిపడేలా చేస్తుంది అది గెలుపు క్షణం మాత్రమే కాదు క్రీడా మాయాజాలం ఇలా మనల్ని పూర్తిగా ఆకర్షిస్తుంది అర్థం చేసుకున్న క్షణం మళ్ళీ ఇ ఇంకొకటి వాలీబాల్ అనే ఒక ఆటని కూడా నేను ఆడాను అది కూడా నేను మరువలేని ఆట